హలో మేడమ్ చెప్పండి అవును అండి అవునా ఎంత బడ్జెట్లో కావాలండి మీకు థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏమిటి అంటే ఒప్పో రెనో థర్టీన్ ఫైవ్ జీ అనేది ఒకటి ఫోన్ ఉందండి అది ఎయిట్ జీ బీ ర్యామ్ వచ్చి టూ ఫిఫ్టీ సిక్స్ జీ బీ రోమ్ వస్తుంది ఇంకొకటి ఒప్పో ఎయిట్ త్రీ ఎక్స్ అని ఓ కొత్త మొబైల్ కూడా ఉందండి అది కూడా ఒక ఎయిట్ జీ బీ ర్యామ్ ఉంటుంది మిగతావి ఏమిటి అంటే ఇంకా ఉన్నాయి అండి ఇంకా రెడ్మీ ఫోర్టీన్ సీ అని ఫైవ్ జీ అదొక మొబైల్ ఉంది వీవో అంటే వీవో శాంసంగ్లో కూడా ఉన్నాయి అండి ఇంకా కాకపోతే అవి కొంచెం హెవీ కాస్ట్లో ఉన్నాయి అన్నమాట అందుకే మంచి బెస్ట్ కెమెరా అన్నమాట సోనీ లెన్స్తో వస్తుంది అన్నమాట కెమెరా అది ఎన్ని మెగా పిక్సల్స్ అంటే అది వన్ నాట్ ఎయిట్ ఉంటుందండి బ్యాకు అవునండి వన్ నాట్ ఎయిట్ ఉంటుంది మీకు ఫోర్ కే రిఫ్రెష్

మీకు శాంసంగ్ శాంసంగ్ చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది కొత్త మొబైల్ చాలా బాగుంది దాన్ని మనం అది ఫోర్టీ సిక్స్ థౌజండ్ పడుతుంది మీకు బాగుంటుంది బెస్ట్ మొబైల్ అన్నమాట అది మీకు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దానిని రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది హ్యాంగ్ అవ్వదు ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట స్టోరేజ్ వచ్చి టూ ఫిఫ్టీ సిక్స్ ఉందండి మనం దాన్ని ఎక్స్టెండబుల్ కూడా చేసుకోవచ్చు

థర్టీ టు థర్టీ ఫైవ్ ఓకే అండి దాంట్లోనే చూసి ఇద్దాము మీరు వస్తే మేము దాన్నిబట్టి మీకు చూపిస్తాము అన్నమాట మీకు బెస్ట్గా కెమెరానే మంచి బెస్ట్ ఫోనే ఇస్తాం మీకు ఓకే మేడమ్ ఓకే సరే అండి